గ్రామంలో ఎక్కువగా కరెంట్ అనేది గృహ అవసరాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా గృహ అవసరాలకు టీవీ లైట్లు ఫ్యాన్లు వాషింగ్ మెషిన్లు వంటి నిత్యావసర అవసరాలకు ఎక్కువగా మనకి కరెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా తెలివైన సందర్భాల్లోను ఫంక్షన్ల సందర్బంలోనూ కూడా మనకు లైటింగ్కు కూలర్లకు ఏసీలకు ఫంక్షన్ హల్లకు ఎక్కువగా ఈ కరెంట్ అనేది ఉపయోగపడుతుంది మిక్సీ గ్రైండర్లు వంటిగా ఇంట్లో వంటలు చేసేటప్పుడు అవసరమైన పరికరాలకు కరెంట్ అనేది చాలా అవసరము అదేవిధంగా వ్యవసాయంలో ఎక్కువగా అయితే మనము మోటార్కు మోటార్లు ఆన్ చేసుకోని వ నీళ్ళు వదులుకోటానికి ముఖ్యంగా ఈ కరెంట్ అనేది చాలా ఎక్కువగా అవసరం పడుతుంది